భారతదేశ చరిత్ర ఎంతో గొప్పది ఇందుకు ఎందరో వీరులు స్వాతంత్య్రం కోసం పోరాడారు వాళ్ళ ఎంతో గొప్ప ధీరులు వీరులు సూరులు మహాత్మా గాంధీ ఎంతో కృషి చేసి శాంతిభద్రత కల్పించారు ఇలాంటి స్వాతంత్రాలు ఎన్నో జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం